భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన పాలన జరుగుతుంది ప్రభుత్వాలు ప్రతీ ఐదు సంవత్సరాలకు మారుతూ ఉంటయ్ ప్రస్తుతం అయితే కిందటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ జూన్లో జూన్ నెల్లో ఎన్నికలు జరిగాయి దాన్లో తెలుగుదేశ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఏర్పడి బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి పోటీ చేసి వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఈ మూడు కలిసి పార్టీలో కూటమిగా ఫా ఉండి పాల్గొన్నాయి ఆ ప్రభుత్వం ఆ పార్టీ మూడు పార్టీలు కలిసి అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ ప్రభుత్వం పదకొండు సీటుట్తో జనసేన బీజేపీ మూడు కలిపి నూట డెబ్భై ఐదు సీట్లగ్గానూ మొత్తం కలిపి నూట అరవై నాలుగు సీట్లు పొందాయి ఈ క్రమంలో వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించారు ప్రస్తుతానికి ప్రభుత్వంలో అనేకమైన మందిని ఎన్నుకుని వాళ్ళందర్నీ నామినేట్ పదవుల్లో అలాగ మినిస్టర్లుగా అనేకమందిని నియమించారు ఇంకా ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది అనేకమైన సంక్షేమ సంక్షేమ మరియు ఆర్థికమైన లావాదేవీల్లో అనేకంగా బజ్జెట్లు కొత్త కొత్త అంశాల్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం బానే చేస్తున్నా అని అంచనాలు ఉన్నాయి